హలో హలో మ్యాడమ్ టీ షాపే కదా మీ దగ్గర ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి అండి టీ కాఫీ టీ ఓకే ఎస్పెషల్లీ గ్రీన్ టీకి ఇంగ్రిడియెంట్ ఎం వాడతారు ఓకే కోల్డ్ కాఫీకి ఇంగ్రిడియెంట్ ఓకే బ్ల్యాక్ టీకి అండి ఓకే మీరు ఎక్కువ యూజ్ చేసే ఇంగ్రిడియెంట్ ఏంటి ఓకే ఇంగ్రిడియెంట్ ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మీరు కోల్డ్ కాఫీ ప్రైజ్ చెప్పగలుగుతారా ఓకే నార్మల్ కాఫీకి మరీ

ఓకే గ్రీన్ టీ అండి గ్రీన్ టీ కాస్ట్ పర్ కప్ ఉంటుందా లేదా ఎలా ఉంటుంది ఓకే మీ దగ్గర మోస్ట్ సెల్ అయ్యే కాఫీ ఏంటి టీ ఏంటి ఓకే మీ దగ్గర ఇలాచి టీ దొరకదా ఇంకా ఇలాచి ఇలాచి టీలో స్పెషల్ ఇంగ్రిడియెంట్ ఏమన్నా వాడతారా ఇంకా చెప్పండి స్పెషల్ ఏదో ఓకే అండి త్యాంక్ యూ మీరు మాట్లాడే వ్యక్తి